నాకంటూ ప్రతిభ అంటే నాకు జనరల్ నాలెడ్జ్ అంటే చాల ఇష్టం అంటే దాని మీద ఎక్కువ ఆసక్తి చూపుతాను నేను ఎవైనా టెస్ట్లు లేదంటే ఆన్లైన్లో సరే లేదా యూట్యూబ్ లో ఎక్కడైనా సరే వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ లేదంటే ఏదైనా టాస్క్లు అలాంటివి ఇచ్చినపుడు నేను వాటిని చేయడానికి ఆసక్తి అనేది చూపుతాను ఇంకా అంతేకాకుండా ఇంకా ఏదైనా టెస్ట్లు అవీ పెట్టినా సరే దానిలో అన్నిట్లోనూ పాల్గొంటాను నా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నేను ఏమి చేస్తుంటాను అంటే ఏదన్నా ఎక్కువ బుక్స్ చదవడం కానీ లేదంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏవైనా టేశ్ ఆన్లైన్లో వాటి పేజెస్ని రిఫర్ చేయటం కానీ చేస్తుంటాను ఇంకా అంతే కాకుండా నా నా దగ్గర ఉన్న బుక్స్ అన్నిటిని చదువుతాను ఇంకా నా దగరలో ఉన్న ఎక్కువ ఏవైనాబుక్స్ చదవడానికి కానీ జనరల్ నాలెడ్జ్ని పెంచుకోడానికి నేను ఎక్కువ ఆశక్తి చూపుతాను ఎందుకంటే ఇంకా అంతే కాకుండా క్రికెట్ అనేది ఆడుతాను క్రికెట్ ఆడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా ఆడుతాను అంతేగానీ మనకెందుకులే అన్నట్టుగా కాకుండా ఇంట్రెస్ట్గా ఏ పని చేసిన సరే ఇంట్రెస్ట్గా చేసే లాగానే నాకున్న ప్రతిభను నేను అంటే మనకు ఒకరంటూ ఒక ప్రతిభ ఉంది దాన్ని నిరూపించుకోవాలి దాన్ని అభివృద్ధి చేసుకోడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో అటువంటి అన్నీ నేను చేపడతాను